నాకు సమయం తక్కువ ఉన్నప్పుడు వస్తువులు తక్కువ ఉన్నప్పుడు నేను ఇష్టపడే భోజనం ఉప్మా ఇంకా మ్యాగీ లేదా గుడ్డు కర్రీ చేసుకుంటాను నాకు ఈ భోజనాలు అంటే చాలా ఇష్టం ఈ భోజనం నాకు మా అమ్మ ఎంతో ఆనందంగా వండి పెడుతుంది నాకు ఏ ఆకలి వేసినప్పుడో వెంటనే నా తల్లి నాకు భోజనం ఏర్పరుస్తుంది నాకు అమ్మ ఆకలేస్తుంది అన్న వెంటనే నాకు ఏ వస్తువు తక్కువ అయనను నాకు సరిపడ ఆహరం భోజనం నాకు సిద్దపరుస్తుంది తక్కువ సమయంలో తక్కువ వస్తువులతో నాకు వెంటనే ఆహారం తయారు చేస్తుంది నాకు ఇష్టమైన ఆహారం గుడ్డు కర్రీ ఆ గుడ్డు కర్రీ ప్రక్రియలో ఎంతో ఆనందంగా చూసుకుంటాను ఈ గుడ్డు కర్రీ ను గుడ్డు కూరలో నూనె ఉల్లిపాయలు కరివెపాకు గుడ్డు అన్నం తప్ప ఇంకేమి అవసరం లేదు కావాలంటే మనం టోమాటో కూడా వేసుకోవచ్చు మరి ఇంతగా చూసుకోవాలి అంటే ఉప్మా పప్పుదినుసులు పెరుగు ఉప్మా పిండి ఉల్లిపాయలు పప్పుదినుసులు మరి మరి కరివెపాకు ఉంటే చాలు